ప్రేక్షకుడిగా నేను పాల్గొన్నాను ఒక ఒక క్రీడానీలో పాల్గొన్నాను అది ఐ పి ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది నేను ప్రత్యక్షంగా స్టేడియంలోకి వెళ్లి చూశాను స్టేడియం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉండుద్ది అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజెర్స్ బెంగళూర్ టీంస్ మద్యలో మ్యాచ్ జరిగింది అది చాలా గొప్ప అనుభవం అది చూస్తున్నంత సేపు ప్రేక్షకులు యొక్క అరుపులు కేకలు నాకు ఇష్టమైన ధోనీ నాకు ఇష్టమైన విరాట్ కోహ్లీ ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఆట చాలా బాగా అనిపిచ్చింది అది చాలా అది చెప్పుకునే అది నా లైఫ్లో చెప్పుకునే ఒక గొప్ప మూమెంట్ దాన్ని అది నేను తల్చుకున్నప్పుడల్లా చాలా బాగా అనిపిచ్చిద్ధి అది అక్కడికి మేము ఉన్నప్పుడు వచ్చిన కుర్చొని మేము గేమ్ జరుగుతున్నంతసేపు మేము పాప్కార్న్ కర్రీ పఫ్ అలాంటివి తిన్నాము

చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళం మా దగ్గర బ్యాట్లు అవి ఉండేవి కాదు కొబ్బరి మట్టలతోనే బ్యాట్ తయారు చేసుకొని ఆరు రూపాయల చిన్న బాల్ తెచ్చుకొని మా గల్లీలో పిల్లలందరం ఆడుకునే వాళ్ళం అది చాలా గొప్ప అనుభూతి అది అది తలుచుకున్నప్పుడల్లా నాకు ఆనందంతో ఉప్పొంగిపోతుంటాను చాలా బాగా అనిపిచ్చిద్ధి అలాంటి అలాంటి క్రికెట్ ఎప్పుడు ఆడుండం చిన్నప్పుడు చాలా బాగా ఆడుకుండే వాళ్ళం మా దగ్గర ఉన్న వాటితోనే ఎక్విప్మెంట్ తయారు చేసుకుని ఆడుకుండే వాళ్ళం మా సొంతంగా తయారు చేసుకొని ఆడుకుండే వాళ్ళం ఫైఫా ఫిఫా ఫిఫా వరల్డ్ కప్ అది ఫూట్బాల్ వరల్డ్ కప్ అది చాలా బాగా అనిపిచ్చిద్ధి అందులో మెస్సీ కాని రోనాల్డో కాని చాలా బాగా ఆడతారు వాళ్ళు అంటే నాకు ఇష్టమే అది చూస్తున్నంత సేపు టైమే తెలియదు సమయం తెలియదు అది చాలా బాగా అనిపిస్తూ ఉండుద్ది చాలా బాగా అనిపిస్తూ ఉండుద్ది పి వి సింధు పి వి సింధు ఆటకి వచ్చేసరికి తను బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతుంది తను బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడుతుంది తన ఆటకి నేను గొ చాలా పెద్ధ అభిమానిని తను ఆడే స్టైల్ అయన్ని నాకు చాలా బాగా అనిపిస్తూ ఉండుద్ది తను మనకి తను మన తెలుగు అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయినందుకు తన తన ఆటతో మన తెలుగు వాళ్ళందరి పరువు నిలబెట్టినందుకు మేము చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాము పి వి సింధు ఆట అంటే మాకు చాలా ఇష్టం తను ఆడే స్టైల్ తను బ్యాడ్మింటన్లో ఆడే స్టైల్ తను స్మాష్ కొట్టే స్టైల్ చాలా చాలా ఇష్టం తను ఆ ఆడే స్టైల్ ఆయన్ని తను మనకి బంగారు పథకాన్ని తెచ్చింది పి వి సింధు పి వి సింధు ఆడే స్టైల్ అంటే మనకు చాలా ఇష్టం